నేను ఆన్లైన్లో చీర బుక్ చేసుకున్నాను చీర చాలా బాగుంది మంచి రంగుతో ఉంది దారాలు చాలా మన్నికైనవి వాడారు డిజైన్ కూడా చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది చీర చాలా పొడవుగా కూడా ఉంది తక్కువ రేటు కాకుండా దానికి సరైనటువంటి ధరను మీరు సూచించినందుకు ధన్యవాదాలు